మేము ఈ మధ్య కాలములో మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన వల్ల మేము నగరానికి రావటం జరిగింది అందుకే మేము మా గ్యాసు సిలిండర్ డెలివరీ చిరునామాను కొత్తగా వచ్చిన ఇంటి నెంబరు ఒకటి సున్నా బై రెండు తొమ్మిది తొమ్మిది బై నిజాంపేటలోని మా బొమ్మల మేడ రూటుకి మార్చవలసిందిగా కోరుతున్నాము మా అబ్బాయి